మా నగరంలో ఎక్కువగా ఉపయోగించే సిమ్ కంపెనీలు జియో ఎయిర్టెల్ వొడాఫోన్ భారతీయ ఎయిర్టెల్ ఈ నాలుగు కంపెనీలన్నీ మా నగరంలో చాలా బలమైన నెట్వర్క్లను కలిగి ఉంటాయి వేగవంతమైన నెట్వర్క్ కోసం జియో లేదా ఎంచుకోవడం మంచింది మా నగరంలో టెలిఫోన్ ఇంటర్నెట్ సేవలను అందించే అనేక స్థానిక నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నాయి వాటిలో కొన్ని ఏషియో నెట్ హెచ్కేసీ ఆర్కేటెల్ టెక్నోవల్ జీటెల్ ఈ ప్రొవైడర్లు వివిధ రకాల ప్లాన్లను అందిస్తారు కాబట్టి మన అవసరాలకు సరిపోయే ఒకదాన్ని మీరు కనుగొనండి ప్రస్తుతం మా నగరంలో వేగవంతమైన నెట్వర్క్ను అందించే ప్రధానమైన ఆపరేటర్లు జియో మరియు ఎయిర్టెల్ ఈ రెండు కంపెనీలు మా నగరమంతటా బలమైన నెట్వర్క్ కవరేజ్ను కలిగి ఉన్నాయి మరియు ఫోర్ జీ ఎల్టీఈ సేవలను అందిస్తున్నాయి జియో ఫోర్ జీ ఎల్టీఈ నెట్వర్క్ మా నగరమంతటా అందుబాటులో ఉంది మరియు చాలా వేగవంతమైనది ఎయిర్టెల్ ఫోర్ జీ ఎల్టీఈ నెట్వర్క్ కూడా నగరమంతటా అందుబాటులో ఉంటుంది మరియు జియో నెట్వర్క్కు దగ్గరగానే వేగవంతమైనది